నేను నా బృందంలో ఏంటంటే నేను ప్రతిఒక్కరికి వాళ్ల హెల్ప్కి ఏం కావాలో నేను ఏం చేయగలనో ప్రతీ ఒక్కళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను అలాగే నాకు ఫ్లూట్ వాయించే వాళ్ళన్నా ప్రతీ ఒక్కరు నాకు చాలా అంటే చాలా ఇష్టం అలాగే వాళ్ళూ ఏంటంటే నాకు నచ్చినట్టు ఉంటారు అలాగే నేను కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఏం చెయ్యాలో వా దానికి తగ్గట్టు నేను చేస్తానే ఉంటాను సో నేనైతే చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అలా చేసేటప్పుడు కూడా వాళ్ళు అలా సహాయం చేసినప్పుడు కూడా నాకు చాలా కృతజ్ఞతతో ఉంటారు నా దగ్గర కూడా అలాగే నేను కూడా వాళ్ల దగ్గర అంతే కృతజ్ఞతతో ఉంటాను సో అలా సహయం చేయడం వల్ల రే రే పొద్దున్న మనం మనకి కూడా వాళ్ళు సహాయం చేస్తారనీ చెప్పి నాకు అనిపించేది అందుకే ప్రతీ ఒక్కళ్ళకి నేను ఎంత సహాయం చేయగలనో అంత సహాయం చేస్తాను అలాగే వాళ్ళకి ఏవేమైనా వాయిద్యాలు లేకపోయినా ఏమన్నా ప్రాబ్లెమ్ ఉన్నా సరే నేను నాతో నేను తోచినంత సహాయం నేను వాళ్ళకి చేస్తాను